మే నేను ఆఫ్లైన్లో ఒక ఫో ఫోన్ ఆర్డర్ చేసున్నాను అదొచ్చి మా అమ్మాయికి వచ్చి వచ్చి ఆన్లైన్ క్లాస్కి కావాలని చెప్పింది దాని దానిలో ఇంటినుండి ఆర్డర్ చేసున్నారు అది తీసి ఏమి పని చేయలేదు ఫస్ట్ మూడు దినం బాగా చేస్తా ఉంది దానికా ఎట్లా పోయిందని తెల్లే కెమెరా క్వాల్టీ పోయింది హ్యాంగ్ అవుతుంది ఏ ఏమైన సెకండ్ ప్రోడక్ట్ అని పంపినారా ఏమీ తేల్లేదు మొన్న వచ్చేసి దానికి సెవెన్ డేస్ లోపట రిటన్ ఇస్తదని చెప్పినారు అయితే రిటర్న్ ఇస్తే వాళ్ళు వాడు ఏమీ రెస్పాన్స్ చేయలేదు తర్వాత కంప్లైంట్ చేసినారు అప్పుడు ఏమి రెస్పాన్స్ చేయలేదు అండ్ ఇంకా సరిగ్గా యూస్ చేస్తున్నానంటే అన్నిట్లో ఇచ్చి దాని కొంచెం రిపేర్ చేసి చూస్తున్నారు అప్పుడు కూడా ఏమీ పని చేయలేదు మాకు డబ్బే వేస్ట్ చేసేస్తే మన ఇంటే వచ్చి పదకు వేలకు తీసుకున్నారు సరే అమ్మతో వస్తే అది ఎట్లా ఉంటుంది అంటే అమ్మాయికి మనకి ఏమి పని చేయలేదు వెంటనే వచ్చేసినాము ఆ ఫోన్ వచ్చి జాస్తి వేడెక్కుతావుంది ఇప్పుడు కొంచెం బొ అన్ని ఫోన్ మీద ఒక ముప్పై నిమిషాల నలభై నిమిషాల యూస్ చేస్తానే వేడెక్కుతుంది ఆడయితేనే ఈ ఫోన్ మూడు నిమిషాల నాలుగు నిమిషాలలోనే వేడెక్కుతుంది మేమ్ అబ్బాయ్ కోసం తీసినాను కదా అమ్మ వచ్చే వెంటగుని మాకు కొంచెం భయంగా ఉంటుంది ఏమిటి ఫోన్కి ఏమన్నా అయిందంటే అమ్మాయికి ఏమైనా అంటే చెప్పేస్తే భయం అవుతుంది వాడక అమ్మాయి వచ్చి క్లాస్ ఉండే దానప్పిడి ఏం చదవట్లేదు చూస్ చేస్తా ఉన్నాము కొంచెం యూస్ చేస్తా ఉంటే ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటుంది అప్పుడు క్లాస్ అటెండ్ చేసినప్పుడే ఏదో మాయప్పుడు హ్యాంగ్ అవుతూనే అమ్మకి కష్టం కదా అది మరింత అవుతావుంది అది అంటే ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాకు సరి యూస్ చేసానంటే కొంచెం న నేను చూసి చేస్తా ఉన్నారు ఫోన్ ఏమైంది యూస్ చేయనప్పుడు ఒకదినం విసుగెక్కిపోయి ఎక్కిపోయి అట్నే ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయినాక ఇది ఏమీ పనిగా చెప్పి త్రిపుర కంప్లైంట్ చేసి ఇస్తాను చూస్తే ఈనో లేదు తర్వాత అది ఏమీ లేదు ఏమి పనిచేస్తలేదు ఇంకొచ్చేసి ఫోన్ని మల్లె ఒక్క ఏమా చూస్తే మేము ఆన్లైన్లో ప్రోడక్ట్ ది కూడా ఆర్డర్ చెప్పిది డిసైడ్ చేసీనారు అయితే ఏం చేసే టీవీ ఓ టీవీ ఒకటి ఆర్డర్ చేసిన తర్వాత బాగుంది మళ్ళీ చెప్పిన తర్వాత పక్కనున్నోళ్ళు తర్వాత తీసేస్తాము తీసే అది వచ్చి బాగానే ఉంది ఒక వన్ వీక్ రెండు వీక్ బాగానే ఉంది పది పదహేను నాలు బాగానే ఉంది తర్వాత ఏమంటే అది టీవీలో వచ్చే లైన్ లైన్గా వస్తాయి కదా అది మీరు వచ్చేసింది దానికి అందుకు ఆన్లైన్లో ఏమి ఆర్డర్ చేస్తలేదు ప్రోడక్ట్ అని ఆన్లైన్కు చాలానే వరస్ట్గా ఉంది